భారతదేశంలో కల పిల్లలు మరియు గర్బిణీ స్త్రీలకు మంచి పోషణ అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి పోషణ పథకం దీనిని రెండువేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడి గారు దీనిని ప్రవేశపెట్టడం జరిగింది దీని ప్రధాన లక్ష్యం రెండువేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో కల పిల్లలు మరియు గర్బిణి స్త్రీలలో వచ్చే పోషకాహార లోపాన్ని పూర్తిగా తొలగించడం ఈ ప్రధానమంత్రి పోషన్ పథకం కింద ప్రభుత్వం వివిధ రకాల పథకాలు మరియు కార్యక్రమాలను అందిస్తుంది వాటిలో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే మధ్యాహ్న భోజన పథకం ఈ పథకం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అన్ని పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది రెండవది ఐసీడీఎఫ్ ఈ పథకం అన్ని గర్భిణి మహిళలు మరియు చిన్నపిల్లలకు మంచి పోషణను అందించడానికి రూపొందించబడింది ఈ పథకం కింద ప్రభుత్వ డెయిరీ ఉత్పత్తులు పండ్లు కూరగాయలు గుడ్లు మొదలైనవి సబ్సిడీ కింద లేదా ఉచితంగా అందించడం జరుగుతుంది అంగనవాడి కేంద్రాల నిర్వహణ ఈ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలో చిన్నపిల్లలను దగ్గరికి చేర్చుకోని వారికి అవసరమైనటువంటి పోషక ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ మొదలైనవి చేస్తున్నాయి అలాగే గర్భిణి స్త్రీలలో వచ్చే సమస్యలను ముందే వారికి తెలియజేసి పోషకాహార లోపం లేకుండా ఎప్పటికపుడు వారిని గమనిస్తూ వారికి మంచి ఆరోగ్యానికి బాటలు వేస్తుంది పీఎం పోషన్ పథకం భారతదేశంలో పోషక ఆహార స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని భావిస్తున్నాం దీని లక్ష్యం ప్రకారం రెండువేల ఇరవై ఐదు నాటికల్లా భారతదేశంలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం గర్భిణి మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం చిన్నపిల్లల మానసిక మరియు శారీరక అభివృద్ధికి తోడ్పడడం మరియు పోషక ఆహారం గురించి అవగాహన పెంచడం వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించబడింది భారతదేశంలో పోషక ఆహార లోపాలు అన్నీ తొలగించడానికి ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను